ఐదు జిల్లాల పేర్లు వచ్చేసరికి తెలంగాణ మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఈ జిల్లాలు కడప సంగారెడ్డి హైదరాబాద్ కర్నూలు చిత్తూరు పొద్దుటూర్ ఇవే కాకుండా ఇంకా ఎన్నో జిల్లాలు ఉన్నాయి